హలో పశుమతి పశుమతి షాపా మీరు డెలివరీ ఇస్తారు మాకు సరుకులు డోర్ నెంబర్ చెప్తే మాకు వచ్చి ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ రైసు కందిపప్పు ఐదు కేజీలు ఉద్దిపప్పు ఐ ఉద్దిపప్పు ఐదు కేజీలు పెసరపప్పు మూడు కేజీలు శనగపప్పు రెండు కేజీలు షూగర్ వచ్చి రెండు కేజీలు టీ ఆకు బెల్లం అప్పలాలు మిరియాలు జిలకర సోపులు ఇది నెంబర్ వన్ ఏ వన్ సోపులు బట్టల సోపులు త్రిబులెక్స్ ఇవన్నీ కావాలండి మాకు

బాలాజీ కాలనీకి వచ్చేయండి బాలాజీ కాలనీ బాలాజీ కాలనీకి వస్తే మేము బయట ఫోన్ చేస్తే బయట ఉంటాం అండి సరే అండి ఫోన్ ఫోన్ ఫోన్ ఫోన్పే ఫోన్పే చేస్తాం సార్ అంటే ఏడు వేల ఐదు వందలలో డిస్కౌంట్ ఎంత అండి థర్టీ పర్సెంట్ అంటే ఏంత చెప్పండి మేము అంత దూరం చదవలేదు ఏడు వందల యాభై రూపాయలు ఓకే ఉంటాం అండి సరే సరే అండి